హలో మేము ఇక్కడ టూరిస్ట్ వేద్దాం అని వచ్చినాం అండి ఇక్కడ చూసుకుంటు వస్తు ఉన్నాము ఇక్కడకు వచ్చి మీ మీ మందుల షాపు ముందు ఆపినాము ఇది ఆయుర్వేదిక్ మందులు అని షాపు పెట్టిన మీరు మీకు ఇచ్చేదానికి సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి అండి

నాకు మోకాలు నొప్పులు అండి నాకు తిన్నది సరిగ్గా జీర్ణం కాదండి దానికి

అవును

ఇది వేడి నీళ్ళతో కడుక్కోవాలి అండి లేదంటే చల్ల నీళ్లతో కడుక్కోవాలి అండి ఆ మందు పూసుకుంటే గోరువెచ్చని నీళ్ళతో రాత్రి పనుకునేటప్పుడు పూసుకొని ప్రొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవాలి అండి సరే అండి మీరు మాకు మందు ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు అండి సరే